నేను ఒక డ్రెస్ తీసుకున్నాను ఆ డ్రెస్ చాలా బాగుంది అండ్ దాని క్లాత్ కూడా బాగుంది నేను కాకుండా ఇంకా నాతో ఉన్న చాలా మంది కూడా తీసుకున్నారు ఆ డ్రెస్సు ఆ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది వేసుకోవడానికి చాలా లుక్గా కనిపిస్తుంది దాని కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది దాన్ని చూడ్డా మనల్ని చూడగానే అట్రాక్షన్గా ఉంటుంది చూసిన వాళ్ళకి అది డిజైన్ కూడా చాలా బాగుంది చంకీస్ కూడా చాలా మంచిగా అంటించారు అండ్ వర్క్ కూడా చాలా బాగుంది అండ్ లా అది మనకి సైజు బట్టి ఉంటుంది ఎక్సెల్లు డబుల్ఎక్సెల్లు త్రిబుల్ఎక్స్ల్లు స్మాలు ఇలా సైజెస్ వస్తాయి అందులో మనకి తగ్గ సైజు మనం తీసుకోవాలి ఆ డ్రస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మనం వాష్ చేసినా కూడా ఆ స్మూత్నెస్ అనేది అట్లనే ఉంటుంది కొన్ని డ్రెస్లు అలా రావు బట్ ఈ డ్రెస్ చాలా బాగుంది స్మూత్గా అండ్ కా అది కాటన్ క్లాత్ కూడా చాలా బాగుంది కాటన్ మీనా కాటన్ వచ్చింది చాలా బాగుంది ఈ డ్రెస్ యూస్ చేయడంతో మనం చాలా చాలా డేస్ యూస్ చేయచ్చు అండ్ ఇయర్స్ కూడా యూస్ చేయచ్చు అండ్ మనం చేసిన ఆ డ్రెస్ కూడా చాలా బాగుంది అందుకని నా డ్రెస్ని ఇంకా చాలా మెటీరియల్స్ తీసుకున్నాను చాలా మందికి కూడా తీసుకోమని చెప్పాను ఆ ప్రోడక్టు చాలా బాగుంది యూస్ చేస్తే కొంచెం అంతే చాలా బాగుంటుంది అది చాలామందికి కూడా నచ్చుతుంది చూడగానే లుక్కుగా కూడా ఉంటుంది అందరు వేసుకోవడానికి కూడా బాగుంటుంది